ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి నవంబర్ పద్నాలుగు జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి